భారతదేశంలో సూపర్ బైక్స్ ట్రెండ్ ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై పూణె కర్ణాటక బెంగుళూరు తమిళ నాడు చెన్నై తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ ఢిల్లీ గుజరాత్ అహమదాబాద్ కేరళ కొచ్చి వంటి నగరాల్లో ఎక్కువగా ఉంది దీనికి కారణాలు వచ్చేసి అధిక ఆదాయ వర్గాలు మరియు ఐటీ హబ్బుల ప్రభావం రెండవది ఆటోమోటివ్ కమ్యూనిటీ మరియు రైడింగ్ కల్చర్ మూడవది అంతర్జాతీయ బ్రాండ్ల ప్రాప్తి నాలుగవది సినిమా సినిమా మరియు సోషల్ మీడియా ప్రభావం ఐదో ఐదవదొచ్చేసి హైవే కనెక్టివిటీ మరియు బైకింగ్ ట్రిప్పులు